ప్రతియేటా జరిగే జాతరలో మందారం సెట్టి లంకమ్మ జాతర మేడారం సమ్మక్క సారళమ్మ జాతర తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భద్రాచలం శ్రీరామనవమీ ఉత్సవాలు కట్టమ్మ జాతర యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర వంటి పండుగలు ఉత్సవాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటా ఉంటాయి నన్ను చిన్ననాటి జ్ఞాపకం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నా చిన్నప్పటి జా జ్ఞాపకంలో మేడారం జాతర ఎంతో ప్రత్యేకమైంది మా కుటుంబం అంతా కలిసి ట్రాక్టర్లో వెళ్ళి జ్ఞాపకం ఇప్పటికీ మదిలో పిలిచి నిలిచి ఉంది మా అమ్మమ్మ తాతయ్యలతో కలిసి అడవుల్లో నడుస్తూ సమ్మక్క సారళము గద్దెనం దర్శించుకోవడం పూజల తర్వాత గోధుమలు పోసి నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించేది అక్కడి బంతి పువులతో వేసిన గజ్జలు మట్టి బొమ్మలు చక్రాలు కొనడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది రాత్రి జాతరలో వెలిగే దీపాలు డప్పులు శబ్దాలు హరిదాసులు కీర్తనలు ఆ మాసం మరింత భ్యక్తిపరంగా మారేవి ఇంకా గుర్తుండే ఒక సంఘటన ఏమిటంటే ఆరోజు నేను తొలిసారి పొంగణాలు చూశాను పల్లకి ఊరేగింపు చూశాను అప్పుడు గుండె గుండెలోతులు స్ఫూర్తి భయంకరమైన అనుభూతి కలిగింది అలాంటి జాతర్లు మన సంస్కృతిని భక్తిని కులమతాలకు అతి ఆత్మతీయంగా మన ప్రజల ఐకమత్యాన్ని తెలియజేస్తాయి ఈ జ్ఞాపకాలు జీవితావంతం చేరిగిపోని మధురమైన అనుభూతిగా ఉంటాయి